మా కుటుంబంలో నాకు మా అమ్మగారు చాలా వంటకాలు నేర్పించారు అందులో నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండ్ నాకు ఆలు ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై అనేవి బాగా వచ్చు నేను బాగా వండుతాను మా అన్నగారు చాలా బాగా తింటారు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యాని అంతగా చేయడం రాదు కానీ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై చేయడం బాగా వచ్చు ఫస్ట్ ఒక బౌల్ గిన్నె తీసుకోవాలి అందులో కొంచెం నూనె పోయాలి ఆ తరువాతకి ఎగ్ కొట్టాలి గుడ్డు కొట్టిన తరువాత పసుపు కారం వేయాలి అల్లం ఎల్లిగడ్డ వేయాలి వేసిన తరువాతకి కొంచెం బాగా కలపాలి అది ఎయ్ అది మంచిగా అయిన తరువాత మనం మసాలా వేయాలి వేసి బాగా కలపాలి ఆ మనకి టేస్ట్ రావాలి అంటే మంచిగా రుచి రావాలి అంటే మనం లా లాస్ట్కి ఏమైనా వేసుకోవచ్చు లైక్ సాస్ లాంటిది మన న్యూడిల్సలలో ఉంటాయి చూడండి అది సాస్ లాంటిది చికెన్ బిర్యాని అయితే చాలా బాగుంటుంది చికెన్ బిర్యాని వండటం ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ మనం అన్నం వండి పెట్టుకోవాలి ఒక వేరే గిన్నెలో ఇంకొక గిన్నెలో మనం ఫస్ట్ నూనె పోయాలి తరువాతకి చికెన్ వేసి పెరుగు అల్లం ఎల్లిగడ్డ అన్ని బాగా వేసి కలపాలి కలిపిన తరువాత చి కారం ఉప్పు అన్నీ తగినంతగా వేసి కలపాలి కలిపిన తరువాత అది కొంచెం సేపు ప్రక్కకు పెట్టి ఆగాలి అది మంచిగా అయ్యేదాకా ఆగాలి ఆగిన తరువాత దాన్ని ఒక పొయ్యి మీద పెట్టి పెట్టాలి తరువాత కొంచెం అది అయిన తరువాత కొంచెం అయిన తరువాత అన్నం అనేది వేయాలి దానిమీద పైన వేసి పెట్టాలి వేసిన తరువాతకి కొంచెం సేపు ఆగితే అదే అవుతుంది మంచిగా మనకి చికెన్ బిర్యానీ అనేది అవుతుంది అని నాకు ఆలు ఫ్రై అనేది వచ్చు ఆలూ ఫ్రై అయితే చాలా బాగుంటది మనం ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రై చేయడం ఎలా అంటే నాకు ఎలా తెలుసు అంటే ఆలు ఫ్రై ఫస్ట్ మనం ఆలు గడ్డ ఫ్రై ఆలు ఆలుగడ్డ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాతకి ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో తగినంత ఆయిల్ నూనె పోయాలి నూనె పోసిన తరువాత ఆలుగడ్డలు వేసి కలపాలి తరువాత అల్లం వెల్లిగడ్డ వేయాలి వేసిన తరువాత పసుపు అనేది వేయాలి వేసిన తరువాత కలపాలి మంచిగా కలిపిన తరువాత కారం ఉప్పు తగినంత వేసి పెట్టాలి మంచిగా ఫ్రై అనేది బాగా అవుతుంది ఆలు ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే చికెన్ చికెన్ కూడా సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది అది అయితే మనం ప్రక్కకి పెట్టుకుంటాము కానీ చికెన్ అయితే ఫస్ట్ నూనె పోసి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి నూనె పోయాలి నూనె పోసిన తరువాతకి అల్లం వెల్లిగడ్డ వేయాలి అల్లం వెల్లిగడ్డ వేసిన తరువాత పసుపు వేయాలి పసుపు వేసిన తరువాతకి మీకు ఉల్లిగడ్డలు కావాలని అనుకుంటే ఉల్లిగడ్డలు ముందే వేసుకొని కలపాలి బాగా కలిపిన తరువాత అది కొంచెం బాగా కాగిన తరువాతకి మనం మంచి అద్భుతమైన స్మెల్ అనేది వస్తుంది తరువాత చికెన్ అనేది వేయాలి చికెన్ వేసిన తరువాతకి అది ఉడికిందో లేదో చూడాలి బాగా కలపాలి తరువాత మూత పెట్టాలి మూత పెట్టిన తరువాతకి ఒక ఐదు పది నిమిషాల దాకా అట్లాగే ఉంచాలి ఉంచిన తరువాతకి తీసి మంచిగా కలపాలి తీసి అది ఉడికిందో లేదో అనేది మనం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ నీళ్ళు పోసి ఒక ముక్క అనేది వేసి మనం చూడవచ్చు అది ఎలా ఉంటుందనేది చాలా బాగా ఉంటుంది అలాగే మ్మ్ దాని తరువాత కారం ఉప్పు అనేవి మంచిగా వేసి పెట్టాలి ఇంకా నాకు ఆలు చిప్స్ చేయడం కూడా వచ్చు ఆలు చిప్స్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆలుగడ్డని మనం మంచిగా తరుముకోవాలి తరుముకున్న తరువాతకి నూనె ఆ ఒక గిన్నెలో చాలా నూనె పోయాలి పోసిన తరువాత అది బాగా కాగేటట్టు చూసుకోవాలి ఆ నూనె అనేది బాగా కాగిన తరువాత మనం ఒక్కొక్కటి ఆలు అనేది ఒకటి అని కాదు రెండు మూడు చాలానే వేసి మెల్లగా వేసి చూడవచ్చు అది ఇట్లా అయితే అది బాగా అండ్ ఇట్లా కాగానే మనం బయటికి తీయాలి ఆ తరువాత మనం కారం ఉప్పు వేసి తినవచ్చు చాలా బాగా ఉంటుంది ఇంకా నాన్ వెజ్లో అయితే చికెన్ బిర్యాని మటన్ చాలా బాగుంటాయి నాకు చెయ్ మటన్ చేయడం రాదు కానీ ఇవి చాలా బాగుంటుంది ఫిష్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ వెజ్లో అయితే ఆల్ ఆలు ఫ్రై ఒకటి బాగుంటుంది నాకు ఆలు ఫ్రై బాగా వచ్చు అండ్ ఇంకా వేరేవి అంటే కాకరకాయ అనేది అయితే నాకు చాలా అసలే నచ్చదు అది చాలా చేదుగా ఉంటుంది సో దోసకాయ ఆలు ఆ కాకరకాయ ఇవి చాలా చేదుగా ఉంటాయి నాకు నచ్చవు అండ్ మనం టమాటా కర్రీ కూడా చేయవచ్చు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలా ఉంటుంది అది కూడా చేయవచ్చు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లిగడ్డలు అని వేయాలి ఉల్లిగడ్డలు వేసిన తరువాత కలపాలి అది మంచిగా కాగిన తరువాత మంచిగా అయిన తరువాతకి కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తరువాతకి కలపాలి తరువాత పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు వేసిన తరువాతకి బాగా కలపాలి కలిపిన తరువాత పసుపు ఆ కారం వేయొచ్చు కారం ఉప్పు వేయొచ్చు ఆ తరువాతకి టమోటాస్ వేసి కలపాలి బాగా కలిపిన తరువాత మూత పెట్టాలి ఒక ఐదు పది నిమిషాలు దాకా ఉంచాలి అలాగే బాగుంటుంది టమాటో ఉల్లిగడ్డల పచ్చిమిరపకాయల కర్రీ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలనేవి ఏం కారం ఉండవు చాలా చాలా బాగుంటుంది తినవచ్చు ఇంకా వేరేవి ఏమైనా ఉన్నాయి అంటే నాకు తెలిసి అయితే చికెన్ బిర్యాని ఆలూ ఫ్రై ఎగ్ ఫ్రై నాకు నేను చాలా బాగా రైస్ అనేవి తింటాను నాకు అవే వచ్చు ఇంకా పిక్ పచ్చళ్ళు కూడా ఉంటాయి పచ్చళ్ళు రకరకమైన పచ్చళ్ళు ఉంటాయి లేక మ్యాంగో మామిడి పండు పచ్చడి నిమ్మకాయ పచ్చడి కూడా ఉంటుంది అది చాలా పుల్లగా ఉంటుంది హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది తినవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూరలు కూడా ఉంటాయి బట్ అవి నాకు ఏదీ తెలియదు ఏదీ నచ్చదు పాలకూర నా ఇంకా ఏవేవో ఉంటాయి నాకు నచ్చవు చిక్కుడుకాయ కూడా ఉంటుంది అసలు నాకు నచ్చవు అవి ఇంకా నాకు ఇవే చేయడం వచ్చు